హలో వినబడుతుందా తెలంగాణలో తెలంగాణాలో బిర్యానీ ఫేమస్ బ్రేక్ఫాస్టా సారీ బ్రేక్ఫాస్ట్ కదా దోశ మసాలా దోశ ఫేమస్ ఇంకా ఇడ్లీ విత్ చికెన్ ఆర్ మటన్ సూప్ అలా ఫేమస్ ఇంకా గీ దోశ ఫేమస్ పూరి విత్ మటన్ కర్రీ ఫేమస్ ఇంకా వడ ఫేమస్ యా నార్మల్గా అన్నింటి దగ్గర ఉండేదే కానీ కొంచం స్పెషల్గా చేస్తారు మా దగ్గర వడ బోండా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ గుర్తు రావట్లేదు

మీకు ఉల్లి దోశ తెలుసా కారం దోశ కారం దోశ కారం దోశ ఫేమసు కారం ఉల్లి దోశ అలాంటివి ఇంకా వాటిని ఇంకా నార్మల్ చట్నీస్లో అది పల్లి చట్నీ కాకుండా నార్మల్గా టమాటా చె చట్నీ అలాంటి తినడం ఇంకా బాగుంటుంది

ఇంకా అంతే అండి అవన్నీ అంతే థ్యాంక్ యూ